ఆధార్ నవీకరణ చరిత్రను యూ ఐడిఏఐ వెబ్సైట్లో లేదా మా ఆధార్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఆధార్ కార్డు జారి చేసిన తర్వాత దానికి చేసిన మార్పులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఉంటుంది ఆధార్ నవీకరణ చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యంగా యూఐడిఏఐ వెబ్సైట్కి వెళ్ళాాలి వెళ్ళాలి ఆధార్ నంబర్ విఐడిఏని ఉపయోగించి భద్రతా కోడును నమోదు చేయండి ఆధార్ను అప్డేట్ చేయి విభాగంలో ఆధార్ అప్డేట్ హిస్టరీని క్లిక్ చేయాలి ఇక్కడ వివరాలను నమోదు చేయండి మరియు మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని నవీకరణలను చూడవచ్చును ఆధార్ నెంబర్ హోల్డర్స్ ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి తొమ్మిది నాలుగు ఏడుకు ఎస్ఎంఎస్ పంప పంపి తమ విఐడిని తిరిగి పొందవచ్చు